అగ్రికల్చర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది యువత కూడా మంచి ఉపయోగపడుతుంది అందరూ అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటున్నారు కానీ చేయలేక పోతున్నారు అందరు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేద్దామనుకుంటారు కాకపోతే అగ్రికల్చర్ అనేది ఒక దేశానికి ఉపయోగపడుతుంది అలాగే ఒక మనం రైతులం కూడా చిన్న చూపు చూస్తున్నారు ఇక రైతులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు అగ్రికల్చర్ వాళ్ళ అందరిని ఒక మంచి డబ్బులు వచ్చేలా చూస్తుంది మళ్ళీ అలాగే దేశాన్ని కూడా చాలా ఉపయోగపడతారు అలాగే అందరికీ ఈ వ్యవసాయం వల్ల అందరికీ ఆహారం దొరుకుతుంది చాలామందికి నైతిక విలువ తెలియట్లేదు అందరికీ రైతు గురించి తెలుసుకోవాలని ఉన్నా కూడా కనీసం తెలియలేక పోతుంది అందరూ చాలా కష్టపడుతున్నారు రైతులు కానీ వాళ్ళకు ఫలితం లేకపోతుంది రైతులందరికీ చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా కాని వరద వాగులు వల్ల కాని చాలా వెళ్ళడం వల్ల అందరికీ చాలా కష్టంగా ఉంటుంది అందరూ మన రైతులకు అధికంగా ఉండాలి అందరికి సహకరించాలి వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు వాళ్ళ ఎంతో మంది కోసం అన్నదానాలు అన్నదాత అనే ఒక పేరు రపించుకున్నారు అందరికోసం చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరూ ఒక మంచి దేశానికి వెన్నెముకలా ఉంటున్నారు వాళ్ళ అందరికీ చాలా రుణపడి ఉండాలి మనమందరం ఒక రైతు అనేది మన దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మనందరికీ వాళ్ళ ద్వారా దాన ధాన్యమును ఆహారం లభిస్తుంది వారందరూ ఆహారం లేని వారికి ఎంతో మందికి ఆహారం స్వీకరిస్తున్నారు వాళ్ళ గురించి ఎవరికి అసలు తెలుసుకోలేకపోతున్నారు అందరూ చాలా ఉపయోగపడుతున్నారు దేశానికి రైతు అనేది ఒక దేశానికి వెన్నెముక్కలాంటి వారు అలాగే మనందరికీ ఎంతో సహాయపడుతున్నారు వాళ్ళందరూ చాలా మంచివారు అందరికీ మనం ఎప్పుడు రుణపడి ఉందాం రైతులందరూ మనందరికీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి ఆహారం అలాగే ధాన్యం పండిస్తున్నారు వాళ్ళకి ఏం ఫలితం లేక పోతుంది అందరికి ఫలితాలు జరగాలని కోరుకుందాం వారు అసలే చాలా మంచివారు వారందరూ ఎప్పుడైనా కాని మన అందరి కోసం ఆహారాన్ని లభించుకున్నారు వాళ్ఎళకిన్ని కష్టాలు వచ్చినా కాని ఎదురుకుంటున్నారు వారందరూ చాలా కష్టపడుతున్నారు అగ్రికల్చర్ అనేది మొన్న మన జాగ్రత్త కోసం ఎంతో చూస్తున్నది ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించాలని అనుకుంటున్నాం వాళ్ళు అసలే చాలా కష్టపడుతున్నారు ఎప్పుడైనా కాని వాళ్ళకు నష్టమే జరుగుతుంది కాని లాభం జరగట్లేదు వాళ్ళందరూ వాళ్ళందరికీ లాభం జరగాలని కోరుకుందాం అలాగే మన అందరం వాళ్ళకి ఎంతో రుణపడి ఉండాలి వాళ్ళ గురించి అసలు ఎవలికి ఏం తెలియట్లేదు ఇప్పుడు అచే పిల్లగా పిల్లలకు కూడా రైతు అసలు ఫుడ్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే షాప్లో కొనుకొచ్చుకున్నామని చెప్తున్నారు వాళ్ళందరికీ ఫుడ్డు ఎటునుంచి రావాలనేది ఎవరు రప్పిస్తున్నారనేది ఎవరికి తెలియట్లేదు సంక్రాంతి పండుగ కూడా మన రైతుల రైతుల కారణంగానే జరుపుకుంటారు వాళ్ళ వాళ్ళ బాధ అని మర్చిపోయి వాళ్ళందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉంటూ ఆ పండుగని జరుపుకుంటారు కానీ వాళ్ళకు లోపల చాలా బాధలుంటాయి రైతులు ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయి రైతుల ఆత్మహత్యలు ఎందుకంటే ఈ వాళ్ళకు నష్టం జరగడం కారణంగా వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి వాళ్ళకు లాభం జరగట్లేదు ఎప్పుడైనా కాని రైతులు ఎంత కష్టపడుతున్న కాని ఎవరికి అనుకూలంగా ఉంటలేరు కానీ వాళ్ళు ఊరికే కష్టమొచ్చినా నష్టమొచ్చినా వాళ్ళు దేశం కోసం ఆహారాన్ని పండిస్తూనే ఉన్నారు ఎంత వచ్చినా కాని కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు రైతు చాలా మంచివారు వాళ్ళు అసలే మంచి కష్టపడుతున్నారు వాళ్ళందరికీ డబ్బులు రావాలని వాళ్ళకి విలువ అనేది ఉంటలేదు వాళ్ళు ఇంత కష్టపడ్డ కానీ ధాన్య లభిస్తలేదు వాళ్ళకు పంట చేతికి వచ్చేదాకా కానీ వాళ్ళకి విలువ ఉండట్లేదు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాం రైతు రైతు కష్టమేమిటో మాకు తెలుసు ఒక రైతు అనేవాడు ఎలా ఉండాలో మేమందరం నేర్చుకున్నాం యువత కూడా రైతుకు రైతులకు చాలా ఆదర్శముగా నిలవాలి వాళ్ళందరికీ కష్టపడుతూ సంతోషంగా ఉండాలి వాళ్ళందరూ ఇంకో పంట పండియాలన్నా కూడా వాళ్ళకు వెనక ముందు అవసరం అయ్యి అప్పుల మీద అప్పులు చేసుకుంటూ కూర్చున్నారు అప్పులు చేసినా కాని వాళ్ళకు ఇంకా నష్టమే జరుగుతుంది కాని రూపాయి లాభం జరగట్లేదు వాళ్ళకు లాభం జరగాలని కోరుకుంటున్నాము వాళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళందరికీ జీతం రావట్లేదు వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు ప్రభుత్వం అనేది రైతు బంధం అనేది పెట్టింది కానీ వాళ్ళకు అనుకూలంగా ఉండేలా చూడాలని కోరుకుంటున్నాం అందరూ ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరితో మనం సహకరిద్దాం రైతులనే వారు ఇప్పుడు మన జనరేషన్కి తెలియాలంటే వాళ్ళు అందరూ కూడా అందరూ సాఫ్ట్వేర్ జాబ్ అంటూ ఆటే పోతున్నారు కాదు ఇప్పుడు రైతులకు కూడా అనుకూలంగా రావాలి తర్వాత మనమందరూ అది చేయాలి ఒక సైనికుడు ఎట్లుంటాడో దేశానికి ఒక రైతు కూడా అలాగే ఇప్పుడు రైతు లేనిదే ఇప్పుడు దేశంలో అన్నం తినడానికి వాళ్ళకు సహ అన్నం కూడా దొరకదు కాకపోతే ఇప్పుడు ఎవరికి అన్నం ఎవరు పండిస్తున్నారు తెలుస్తలేదు వాళ్ళందరికీ అన్నం ఎట్నుంచి వస్తుందో ఎవరు తీసుకోస్తున్నారో తెలియాలి వారందరికీ అన్నం ఎలా వస్తుందో తెలియాలంటే ఈ ప్రభుత్వం అందరూ ప్రభుత్వం కూడా రైతులందరికీ సహకరించాలి రైతులందరికీ సహరిస్తేనే రైతు అవ్వడానికి ఒక యువత ఇష్టపడుతుంది కానీ ఎవరు ఇష్టపడకుండా అందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేయొద్దు అనుకుంటున్నారు రైతులందరూ చాలా కష్టపడుతున్నారు అయినా కాని వాళ్ళకు ఏం ఫలితం లేకపోతుంది ఫలితం తప్పకుండా జరగాలి వాళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు కష్టం లేకుండా పోతుంది వారందరూ ఎంతో చేసినా కాని వీళ్ళందరికీ ధాన్యం మిగిల్చకుండా పోతుంది ధ్యానం లేకపోతే వీళ్ళకు చాలా కష్టమవుతుంది ఎంతో ఎంతో కష్టపడుతుంది ఎంతో వాళ్ళందరూ రైతులు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు ఊరికె ఏం పైసలు వస్తలేవు ఏం వస్తలేవు వాళ్ళు ఏదో ఒకటి చేతం అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళకు ధాన్యం లభిస్తలేదు ధాన్యం వస్తేనే పైసలు వస్తాయి